నేను లోపలికి రావచ్చా మేడం ఆ అదేనండి నాకు బిటెక్ అయిపోయింది అందుకని చెప్పి జాబ్ చూసుకుందామని చెప్పి వచ్చాను అలాగే నేను కొన్ని కోర్సులు కూడా నేర్చుకున్నానండి ఆరు నెలల నుంచి మీ కంపెనీలో ఎమన్నా జాబ్ ఇస్తారేమో అని చెప్పి వచ్చాను ఆ పైథాను హెచ్టిఎంఎల్ జావా ఇలాంటివన్నీ వచ్చండి నాకు ఆ సరేనండి రెండు వేల ఇరవై ఒకటండి ఆ లేదండి నేనూ అయిపోయిన వెంటనే కోర్స్ నేర్చుకున్నాను ఇప్పుడే ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నాను ఆ ఆ తెలుసండి సి సి ప్లస్ ప్లస్ అవేమో నాకు బాగా వచ్చు కానీ కొంచెం జావా అయితే బేసిక్స్ అయితే తెలుసండి ఆ నాకు జాబ్ ఇచ్చినట్టేనా అండి నేను మీ కంపెనీలో నమ్మకంకానే పని చేస్తానండి ఆ సరేనండి కొంచెం ఏ టైంకి రావాలో ఏ టైంకి వెళ్ళిపోతానో అలాంటివి కూడా కొంచెం చెప్తే ముందరే వస్తానండి ఆ సరేనండి ఆ సరేనండి కంపెనీ వాళ్ళు ఎమైనా రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారాండి ఉండడానికి ఆ సరేనండి ఎప్పుడు రమ్మంటారు కంపెనీకి మళ్ళీ ఆ సరేనండి జాబ్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి